నేను ఊలు దారాలతో స్వెట్టర్లు అయితే నేను కాకుండా నేను ఇంకా చీరల మీద రకరకాల కుట్లు అల్లాను అవి మా అమ్మకి అల్లాను మా అక్కకి అల్లాను ఇంకా కొన్ని రకాల రంగులు తెచ్చి వేసి దాని చుట్టూ ఊలు దారాలతో కుట్టాను ఇంకా అద్దాలు తెచ్చి దాని చుట్టూ ఊలు దారాలతో అల్లాను ఇంకా నేను రకరకాల బొమ్మలు తయారు చేయడానికి చూసాను అ అనగా ఎలుగు బంటి ఆకారంలో కుందేలు ఆకారంలో ఇలాంటి బొమ్మలను చేసి వాటిని ఇంటిలో తగిలించుకుంటే అవి ఎంతో అందంగా ఉంటాయి ఊలు దారాలతో స్వెట్టర్లే కాకుండా ఇంకా మంచి మంచి బొమ్మలను తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ ఒక్క కుట్లు ఇంకా